నా పిల్లలకి స్కూల్ జాయిన్ చేయాలంటే ఫస్ట్ స్కూల్ కు వెళ్ళినప్పుడు స్కూల్ స్కూల్ టీచర్ అయినా స్కూల్ మ్యాడమ్ అయినా ఫస్ట్ అడిగేది మనకు అడ్మిషన్ ఫీజ్ అడ్మిషన్ ఫీజ్ కంపల్సరీ ఉంటుంది అని పిల్లలకి చెప్తారు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకవేళ నా పిల్లలకి స్కూల్ లో జాయిన్ చేయాలి అంటే అడిగింది నాకు ఫస్ట్ అడ్మిషన్ ఫీజ్ నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇద్దరిని వెయ్యి వెయ్యి రూపాయలు కట్టుమని చెప్పిరు అందుకే నేను స్టార్టింగ్లో వెయ్యి వెయ్యి రూపాయలు కట్టి వాళ్ళకి అడ్మిషన్ చేయించిన తర్వాత ఒకవేళ మనకు ఫ్యామిలీ ఇష్యూ లేకపోతే ఎక్కడైనా గొడవ అయ్యి మనము ఈ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళినా మళ్ళా అక్కడ కూడా మనం కొత్త స్కూల్ లో పిల్లలకి వెద్దామని అనుకుంటాం ఒకవేళ అక్కడ కూడా పోయి మనం అనుకున్నాం అనుకోండి పిల్లలకి ఈ స్కూల్ చేంజ్ చేద్దాం లేకపోతే మనం ఇక్కడ ఉండే ప్లేస్లో ఈ స్కూల్ బాలేదు వేరే స్కూల్ లో కూడా వేద్దామని అనుకుంటాం కదా అప్పుడైనా అనుకుంటే కూడా అనుకోని మనం వేరే స్కూల్ వేయడానికి పోతే పిల్లల్ని కూడా ఫస్ట్ అక్కడ అడిగేది మీ పిల్లలు చదువు ఎలా ఉందని కాదు కానీ అడ్మిషన్ ఫీజు ఇంత ఉంది ఇంత కట్టాలి అప్పుడే మీ పిల్లల్ని అడ్మిషన్ అవుతారు అని వాళ్ళు చెప్తారు స్కూల్ లో టీచర్స్ కంపల్సరీ చెప్తారు మళ్ళీ ఒకవేళ ఫీజు అయితే కంపల్సరీ అడ్మిషన్ ఫీజు అయితే కంపల్సరీ ఉంటుంది మరి అది కాకుండా నెల నెల ఫీజ్ కూడా కట్టమని అంటారు గవర్నమెంట్ స్కూల్ లో అడ్మిషన్ ఫీజు కూడా ఉంటుంది ప్రైవేట్ స్కూల్ లో కూడా అడ్మిషన్ ఫీజు ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్ లో తక్కువ ఉంటుంది ప్రైవేట్ స్కూల్ లో ఎక్కువ ఉంటుంది అంతే తేడా కానీ ప్రతి స్కూల్ లో అడ్మిషన్స్ అడ్మిషన్ ఫీజు ఉంటుంది ఈ ఫీజు వల్ల చాలా మంది ఇప్పుడు కొంతమంది డబ్బు లేని ఫ్యామిలీ కూడా ఉంటుంది కాబట్టి ఈ ఫీజుని చూసి భయపడి వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు చదివించడానికి వెనుక ముంగట అవుతుర్రు ఇప్పుడు రిచ్ పీపుల్స్ అంటే ఎవరైనా డబ్బు ఉన్న వాడు అయితే వేయడానికి వెనుక ముంగట కాడు కానీ డబ్బులు లేని వాడు ఇప్పుడు నలుగురు పిల్లలు ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి ప్రతిదానికి ఇప్పుడు అడ్మిషన్ ఫీజ్ మనం ఇక్కడి నుంచి ఈ స్కూల్ బాలేదు ఆ స్కూల్ లో వేద్దామంటే మళ్ళీ అక్కడ అడ్మిషన్ ఫీ అడ్మిషన్ కాకుండా మళ్ళీ యూనిఫామ్ ఫీజు యూనిఫామ్ ఫీజు తర్వాత మళ్ళీ నెల ఫీజ్ నెల ఫీజ్ తర్వాత మళ్ళీ స్కూల్ లో ఎప్పుడైనా ఏదన్నా ప్రోగ్రామ్ వచ్చింది అనుకోండి ఇప్పుడు జెండా జెండా ఎగరేయడం లేకపోతే రిపబ్లిక్ డే ఇలా లేకపోతే ఏదైనా ఇప్పుడు నార్మల్ ఈ సెలబ్రేషన్ ఆ సెలబ్రేషన్ ఈ పండుగ సెలబ్రేషన్ ఇప్పుడైతే స్కూల్ లో మస్తు సెలబ్రేషన్ చేసుకుంటారు ప్రతిదానికి ఫీజు లేకుండా ఏదైనా కానీ ఏదైనా దేనికైనా కానీ ఫీజు లేకుండా వాళ్ళు సెలబ్రేషన్ చేయరు ప్రతిదానికి ఫీజు అడుగుతారు జెండా వేస్తారా దాంట్లో డాన్స్ ప్రోగ్రామా లేకపోతే ఇది ఏదైనా టీం పెడతారా ఆ టీంలో కూడా ఒకవేళ మీ దగ్గర యూనిఫామ్ లేకుండా మీరు అమౌంట్ తీసుకురండి మేము దానికి యూనిఫాం ఇస్తామని చెప్తురు లేదా సంవత్సరం ఒకసారి ప్రతి స్కూల్ లో కాన్వెంట్ ఉండని కానీ ప్రైవేట్ వుండని ఎక్కడికైనా మనకి తిరగడానికి తీసుకు వెళ్తారు కదా పిల్లల్ని అక్కడ కూడా ఫ్రీగా తీసుకు వెళ్ళరు అక్కడ కూడా ఫీజు అంటారు పెద్ద పిల్లలకు ఒక అమౌంట్ అంటారు చిన్నపిల్లలకి ఒక అమౌంట్ అంటారు ఆ బడ్జెట్ మన దగ్గర ఉండాలి కదా కంపల్సరీ ఇప్పుడు మనకైనా ఆశ ఉంటుంది మన పిల్లలకి ఎక్కడైనా వాళ్ళతో పాటు పంపించాలని ఆశ ఉంటుంది కానీ డబ్బులేక చాలా పిల్లలు వెల్ల వెళ్ళరు వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ పంపించరు ఇంకా ఎందుకు డబ్బు లేదు ఇంత డబ్బు దేనికైనా పనికొస్తుంది కదా లేకపోతే ఒక నెల ఫీజ్ వెళ్ళిపోతుంది కదా అని ఆలోచించి పంపించరు కాబట్టి వెనక ముంగట వెనక ముంగట అవుతారు కాబట్టి వాళ్ళు పంపించకుండా ఇంట్లో ఇంట్లో కూర్చోపెడతారు అందుకే ఇక్కడ ప్రతిదానికి స్కూల్ ఫీజు ప్రతిదానికి దేనికైనా స్కూల్ ఫీజు లేకపోతే అడ్మిషన్ ఫీజు కంపల్సరీ ఉంటుంది గరీబ్ వాళ్ళు అయితే చాలా ఈ ఈ అడ్మిషన్ ఫీజులో అయితే గరీబ్ వాళ్ళు మాత్రం చాలా ట్రబుల్ అవుతుర్రు ఈ ప్రాబ్లం వల్ల అందుకే అడ్మిషన్ ఫీజ్ తక్కువ అయినా చేస్తే బాగుంటుంది లేకపోతే మినిమం అయితే పిల్లలకు అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఫోర్త్ స్టాండర్డ్ ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు ఫైవ్ హండ్రెడ్ ఉంది సిక్స్ హండ్రెడ్ ఉంది లేకపోతే సెవెన్ హండ్రెడ్ కూడా ఉంది చాలామందికి అందుకే కట్టడానికి వెనక ముంగట అవుతుర్రు చాలా ప్రాబ్లం నాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒకటేమో థర్డ్ స్టాండర్డ్ ఉన్నాడు రెండో ఒకటేమో ఫోర్త్ స్టాండర్డ్ కానీ ఇద్దరికి సేమ్ అంట నేను రీసెంట్గా ఫస్ట్ మేము విజయవాడలో ఉంటు ఉండే దాని తర్వాత మేము వచ్చింది షాద్నగర్లో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం షిఫ్ట్ అయ్యాం మాకు కొద్దిగా ఫ్యామిలీ ఇష్యూ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం అక్కడ ఆల్రెడీ నేను అడ్మిషన్ ఫీజ్ జాయిన్ చేసిన పిల్లవాడికి అడ్మిషన్ ఫీజ్ కట్టిన మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చినాం మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా రీసెంట్గా నన్ను అడిగిర్రు ఫస్ట్ మీరు అడ్మిషన్ ఫీజ్ కట్టండి తర్వాతనే మేం పిల్లల్ని జాయిన్ చేస్తాం ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ మనకి అడిగేది మా పిల్లల చదువు కాదు కానీ అడ్మిషన్ ఫీ అందుకే ఇక్కడ లాస్ట్ అక్కడ ఉండే ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇక్కడ వస్తే రీసెంట్గా మళ్ళీ టూ థౌసండ్ టూ థౌసండ్ కట్టిన ఇద్దరికి థౌసండ్ థౌసండ్ థౌసండ్ థౌసండ్ అని కట్టిన ఇద్దరికి అదే ప్రతి దానికి అడ్మిషన్ ఫీజు లేకపోతే వచ్చేస్తుర్రు కాబట్టి రీసెంట్గా నేను ఇద్దరికి థౌసండ్ థౌసండ్ కట్టిన ఇద్దరు థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ అది కట్టాలి అంటే చాలా ఇబ్బంది అవుతుంది అది అడ్మిషన్ ఫీజు కట్టి మళ్ళీ మంత్లీ ఫీజు కట్టాలి మళ్ళీ స్కూల్ లో మళ్ళీ యూనిఫాం చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ యూనిఫాం తీసుకోవాలి మళ్ళీ బుక్స్ తీసుకోవాలి స్టడీ ఎలా ఉంటుంది అది తెలవదు కానీ వాళ్ళు ఫస్ట్ మనకి చెప్పేది మాత్రం స్కూల్ లో స్టడీ ఇలా ఉంటుంది అని చెప్పరు కానీ అడ్మిషన్ ఫీజు మాత్రం మాది కంపల్సరీ అని చెప్తారు అది మెయిన్ ప్రాబ్లం అవుతుంది నా పిల్లలకు అది నేను వెయ్యి వెయ్యి రూపాయలు కడుతా ఇయర్ స్కూల్ చేంజ్ చేసినప్పుడు అయితే లాస్ట్ ఇయర్ ఏమో ఎయిట్ హండ్రెడ్ కట్టిన ఈ ఇయర్ ఏమో టూ థౌసండ్ కట్టిన అడ్మిషన్ ఫీజు అందుకే చాలామందికి ఇబ్బంది అవుతుంది ఇలా ఉంటే